వంటకాలు వంటకాలు అనగానే చాలావరకు చాలా రుచులు ఉంటాయి ఒక్కొక్కరికి తగ్గట్టు ఒక్కొక్క రుచి ఒకరికి అలా కావాలి అంటారు ఒకరికి ఇలా కావాలి అంటారు చాలా వరకు ఎంత చేసినా దాంట్లో ఏదో ఒకటి చాలా వరకు కొంత మంది ఒక ఒకటి ఇది తక్కువ అయింది అది తక్కువ అయింది అని చూపిస్తారు ఒకరికి ఇలా కావాలి అంటారు ఒకరికి అలా కావాలి అంటారు సో చికెన్ చికెన్ ఎలా అంటే చికెన్ మా ఆయనకి చికెన్ కర్రీ చాలా ఇష్టం సో చికెన్ కర్రీ ఎలా చేయాలంటే చికెన్ ఫ్రై ఎలా అంటే ఫస్ట్ మంచిగా చికెన్ మంచిగా కడిగిన చికెన్ని తీసుకొని దాన్ని మంచిగా పెరుగులో మ్యారినేట్ చేయాలి పెరుగులో అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఉప్పు కారం షాజీరా లవంగాలు ఆ మిరియాలు ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేసి మ్యారినేట్ చేయాలి ఒక వన్ అవర్ వరకైనా ఫ్రిజ్జులో పెట్టుకోవాలి అంతవరకు మనము ఆనియన్స్ టమోటా కోయాలి సో సన్నగా తరిగిన ఆనియన్స్ని మంచిగా కాగిన నూనెలో షాజీరా జాపత్రి ఆకు ఉంటుంది అది వేసి లవంగం మిరియాలు అన్నీ వేసి మంచిగా వేగినాక సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా దాంట్లోనే వేయాలి సన్నగా తరిగిన ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై చేసుకో చేసుకోవాలి అవి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తరువాత దాంట్లో టమాటాస్ వేయాలి టమాటాస్ వేసి మంచిగా అవి కూడా మగ్గిన తరువాత ఏవైతే వన్ అవర్ వరకు మ్యారినేట్ చేసినా చికెన్ ఉందో అది దీంట్లో వెయ్యాలి ఏషిన తరువాత ఒక టెన్ మినిట్స్ అట్లా వదిలేషెయాలి సో దాంట్లో ఏవైతే వాటర్ ఉంటయో అవి ఊరుతాయనమాట సో పైకి వెళ్ళి మనం లిట్రల్గా పోయాల్సిన అవసరం లేదు వాటర్ దాంట్లో ఉన్న వాటర్ ప్లస్ పెరుగులో ఉన్న వాటర్ దానికి సరిపోతాయి మ్యారినేట్కి దీనికి బెస్ట్ కాంబినేషన్ చపాతి ఆర్ పరోట సో ఇది మా ఆయనకు నచ్చినట్టు దీనికి తగ్గట్టు నేను చేసిన మార్పులు ఏంటంటే మా అత్తమ్మ వాళ్ళకి ఎలా అని అంటే ఫ్రై నచ్చదు వాళ్ళకు కొంచెం గ్రేవీనెస్ ఉండాలి గ్రేవీ ఉండాలి సో వితౌట్ పెరుగు నేనే చేస్తాను అన్నమాట ఎలా అంటే చికెన్ ఫస్ట్ కడిగి మ్యారినేట్ ఏం చేయను డైరెక్ట్ ఆనియన్స్ ఇవి ఫస్ట్ షాజీరా అవన్ని వేసి తరువాత సన్నగా తరిగిన ఆనియన్స్ వేసి టమాటా వేసి ఫ్రై చేసి మంచిగా దాంట్లోనే చికెన్ వేసి ఉప్పు కారం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నీ వేసి పసుపు వేసి మంచిగా కలిపి వేసేయాలి కలిపేసి ఒక టెన్ మినిట్స్ ఉంచాలి అట్లే సన్న ఫ్లేమ్ లో అయినా దాంట్లో మగ్గిన త మంచిగ మగ్గిన తరువాత దాంట్లో కొన్ని వాటర్ ఊరుతాయి ఆ వాటర్లో ఈ పల్లి కొబ్బరి పొడి వేస్తాను అన్నమాట అది కూడా కొంచెం పచ్చివాసన పోయిన తరువాత దాంట్లో ఒక వన్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేయాలి వేసి మంచిగా బాయిల్ కావాలి మళ్ళీ అదే సన్నఫ్లేమ్ పైన ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టాలి హై ఫ్లేమ్ పైన ఏంటంటే చికెన్ ఉడకదు సో అదే కొంచెం ఫ్లేమ్ పైన అయితే మంచిగా ఉడుకుతుంది ప్లస్ అన్ని వాటర్ పట్టాయి అన్నమాట ఉడకడానికి సో అది కొంచెం థిక్ గ్రేవీనేస్ గ్రేవీ లాగా అవుతుంది సో దాంట్లోనే కొంచెం ధనియా పొడి అవన్నీ వేసి లాస్ట్కి దించే ముందర కొంచెం కొత్తిమీర యాడ్ చేయాలి పుదీనా యాడ్ చేయాలి సో అట్లా గ్రేవీ ఉంటుంది దానికి రొట్టె బెస్ట్ కాంబినేషన్ జొన్న రొట్టె ఇంకొకటి ఏంటి అనంటే చాలా వరకి ఉప్మాలల్లా పోప్పులలో అన్నీ వేస్తారు ఏవంటే శనగపప్పు మినప్పప్పు ఏమి అంటారు ఇంకా కొంత మంది కాజూ వేస్తారు అవన్నీ వేస్తారు సో ఇవన్నీ కొంత మందికి నచ్చవి సో మా ఇంట్లో ఉన్న వాళ్ళని బట్టి వాళ్ళు ఎలా తింటారో తెలుసుకొని ఇవన్నీ అవాయిడ్ చేసాను అన్నమాట కొందరికి వాళ్ళ వాళ్ళకు తగ్గట్టు వాళ్ళ రుచులల్లో వాళ్ళకు చేసి పెట్టాను ఇంకా కొంత మందికి ఏమో పప్పు గట్టిగా ఉంటే నచ్చదు కొంత మందికి పలుచగా ఉంటే నచ్చుతుంది కొంత మందికి గట్టి పప్పు నచ్చుతుంది సో అలా కొంత సో అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి తగ్గట్లు అట్లా ఉంటూ చేస్తాను ఇంకా కొంత మందికి ఎలా అంటే చికెన్ ఏ కానీ దమ్ చికెన్ అని ఉంటుంది సో దమ్ చికెన్ అని అంటే విత్ ఈ దమ్ చికెన్ అనేది కట్టెల పొయ్యి పైన వండితే మస్త్ ఎక్కువ టెస్ట్ అనిపిస్తుంది ఎలా అంటే ఆ స్మోకీ ఫ్లేవర్ వల్ల ఆ టేస్ట్ అనేది కొంత మందికి చాలా నచ్చుతుంది దానికి ఆల్టర్నేట్ ఆప్షన్ ఏంటి అని అంటే ఎప్పుడైతే మన చికెన్ చేస్తామో దానికి కొన్ని బొగ్గులు తీసుకోవాలి ఒక చిన్న గిన్నెలో గరం చేసుకొని ఆ చిన్న గిన్నెలో వేసి ఏదైతే మనం చికెన్ చేసామో ఆ చికెన్ ఆ మిశ్రమంలో ఆ చిన్న బౌల్ పెట్టి దాంట్లో బుడిద ఏమి అంటారు అవి నిప్పులు వేసి దానిపైన కొంచెం నెయ్యి వేయాలి నెయ్యి వేసి మూత పెట్టి ఒక టెన్ మినట్స్ వదిలేసేయాలి సో ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది మొత్తం ఆ చికెన్కి దాంట్లో మొత్తం ఇట్లా అంటేసుకుంటుంది ఇట్లా మా ఆయనకి చాలా నచ్చుతుంది ఇది ఇంకొకటి దాని చికెన్ వల్ల చాలా వెరైటీస్ చేయవచ్చు సో మాకు ఒకరికి ఒక్కొక్క విధంగా నచ్చుతుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క కర్రీ నచ్చుతుంది ఒక్కొక్కరికీ ఒక్కొక్క రెసిపీ నచ్చుతుంది ఇంకొకటి ఏంటంటే బిర్యాని బిర్యాని అయితే మాత్రం ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా చేస్తారు కొందరు లేయర్స్ పరంగా వేసి చేస్తారు కొందరు ఏమో డైరెక్ట్ దమ్ చేసి బిర్యాని చేస్తారు కొందరు ఏమో చికెన్ని పులావ్ లాగా చేస్తారు పులావ్ బిర్యాని ఎలా అంటే దాంట్లో డైరెక్ట్ వాటర్ అవన్నీ వేసి అన్నం వేసి అంతా మొత్తం ఒకటేసారి చేసేస్తారు సో అది బిర్యానీ ఎలా అంటే లేయర్స్ లేయర్స్గా వేసి చేస్తారు కొందరికి ఏమో అట్ల లేయర్స్ లేయర్స్ చేసి వేస్తే కొందరికి ఏమో అట్లా మొత్తం మ్యారినేట్ చేసి చేస్తే ఒకరికి ఇష్టం కొందరికి గ్రేవీ ఇష్టం కొందరికి ఫ్రై ఇష్టం సో ఒక్కొక్కరికీ తగ్గట్టు ఒక్కొక్కలాగా ఒకరికి ఇలా ఇష్టం ఒకరికి అలా ఇష్టం అని తెలుసుకొని ఒకరికి తగ్గట్టు ఒకటి నేర్చుకొని చేసాను అన్నమాట ఒక్కొక్కరికి ఒక్క ఒక్క రుచికి తగ్గట్టు ఒకరికి ఒకరు రుచికి తగ్గట్టు ఒకరికి అలా మళ్ళీ కొంచెం కొంచెం నేర్చుకొని తరువాత పర్ఫెక్ట్ అయి వాళ్ళకి చేసి పెట్టాను